నేను ఈ మధ్య మా దగ్గరలో ఉన్న సిటీకి వెళ్ళాను అప్పుడు నాకు మాంగల్య అనే ఒక పెద్ద షాపింగ్ మాల్ అనేది ఉంది అందులో నేను సారీస్ తీసుకుందాం అనుకున్నాను నాకు నాది బర్త్డే ఉండడం వలన నా బర్త్డేకి సారీస్ అనేది తీసుకుందాం అనుకున్నాను సారీస్ కూడా చాలా బాగున్నాయి అందులో ఆ షాపింగ్ మాల్లో సారీస్ అనేవి చాలా బాగున్నాయి డిజైనింగ్ బాగుంది క్లాత్ బాగుంది అండ్ రేటింగ్ రేటింగ్ కూడా చాలా బాగుంది ఆ షాపింగ్ మాల్కి అండ్ చీర రేటు కూడా మనకు నాకు వ్యాల్యుబుల్ మనీలో ఉండే విధంగా ఉంది సారీ మాత్రం నాకు చాలా బాగా నచ్చింది ఒక టూ త్రీ సారీస్ తీసుకోవటం జరిగింది కలర్స్ కూడా బాగా సెట్ అయినై నాకు చాలా అంటే చాలా బాగున్నాయి డిజైనింగ్ కూడా మంచిగా ఉంది ఆ షాపింగ్ మాల్లో సేల్స్ చేసే మనిషి కూడా చాలా ఫ్రీగా సేల్ చేయడం జరిగింది నాకు ఆ చీర అనేది చాలా అంటే చాలా బాగా నచ్చింది అది నా బర్త్డే రోజు వేసుకుందాము అని అనుకుంటున్నాను మంచి కలర్ అండ్ కాంబినేషన్ కూడా బాగుంది మా మదర్ కూడా బాగుంది సారీ అనేసి చెప్పింది సారీ కలెక్షన్ మాత్రం చాలా బాగుంది ఆ షాపింగ్ మాల్లో అంటే డిఫరెంట్ డిఫరెంట్ మోడల్స్ కూడా ఆ షాపింగ్ మాల్లో చాలా ఉన్నాయి